మా ప్రాంతంలోని ప్రజలు మతాలు అని భేదం ఉండదు అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారు ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది అందరం కూడా ఒకరితో ఒకరము కలిసిమెలిసి మాట్లాడుకుంటాము ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసి తీర్చుకుంటాము అలాగే ఆహారం తినే విషయంలో కూడా మాకు ఇది నచ్చదు మీరు తినొద్దు అన్న సిద్ధాంతాలు కూడా ఉండవు మాకు నచ్చిన ఆహారం మేము తింటాము మరి మా పక్కన వారికి నచ్చిన ఆహారం కూడా వారు తీసుకుంటారు ఆహార విషయాలలో కూడా ఎవరి ఇబ్బందులు వారికి ఏమీ ఉండవు అలా అదేవిధంగా మతాంతర వివాహాలంటే మరి మీరు ఆ మతము మాది ఈ మతము మీ మతం వాళ్ళు మీ మతాన్ని చేసుకోవాలనే సిద్ధాంతం కూడా మా ప్రాంతంలో ఉండదండి ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అదేవిధంగా మత స్వేచ్ఛ క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు హిందూస్ కావచ్చు ఎవరి దేవుళ్ళని వాళ్ళు మరి వేడుకుంటారు అంత అంతేగాని మీరు మా దేవుళ్ళని మొక్కండి మేము మీ దేవుళ్ళని మొక్కము అనేటువంటి సిద్ధాంతం కూడా మా దగ్గర ఉండదండి మా దేవుళ్ళని మేము ప్రార్థన చేసుకుంటాము మా పక్కన ఉన్నటువంటి మాతాంతర వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు మరి వేడుకుంటారు ప్రార్థన విషయంలో కూడా ఎవరికి ఎలాంటి విభేదాలు ఉండకుండా మేమందరం కూడా స్వేచ్ఛగానే మా మతాన్ని ఎవరి మతాన్ని వారము అంగీకరించుకుంటూ ఆ మతంలోనే జీవిస్తాం